తెలంగాణలో హస్తకళల రంగం కళలు మరియు హస్తకళల ఉత్పత్తి విషయంలో నైతికత మరియు పర్యావరణ సుస్థరత సమస్యలను పరిష్కరించేందుకు అనేక చర్యలు తీసుకోవచ్చు ఒకటవది పర్యావరహిత పదార్థాల వినియోగం స్థానికంగా లభించే సహజ ఫైబర్లు జోటు కైక ముంజా చెరుగులు వాడటం రసాయన రహిత రంగాలు జైవిక ద్రవ్య పదార్థాలు ఉపయోగించడం రిసైకిల్ లేదా అప్సైకిల్ చేసిన పదార్థాలు ఉత్పత్తులను తయారు చేయడం రెండవది నాణ్యమైన వాణిజ్యం కళాకారులకు సరైన పారితోషికం అందించడానికి ఫెయిత్ ఫెయిల్ విధానాలను అమలు చేయడం మధ్యవర్తుల లాభాలను తగ్గించి కళలకు నెరుగా మార్కెటింగ్ అవకాశాలు కల్పించడం ప్రభుత్వ మరియు ఎస్జిలలో సహకారంతో హస్తకళలో ఉత్పత్తి ప్రచారం చేయడం నైతిక కార్మిక విధానాలు బాలకార్మికత్వాన్ని అరికట్టడం స్థానిక హరికలలను శిక్షణ ఆరోగ్య సంరక్షణ మరియు నాణ్యమైన వేతనలు కల్పించడం మహిళా కళాకారులను ప్రోత్సహించడం ద్వారా లైంగిక సమానత్వాన్ని ప్రోత్సహించడం నాలుగవది ఎన్జిఓలు మరియు ప్రభుత్వ ప్రోత్సాహం ప్రభుత్వం ప్రత్యేకంగా హస్తకళల ప్రదర్శనలు ఎగ్జిబిషన్లు మరియు ఆన్లైన్ మార్కెటింగ్ కోసం సహాయం చేయడం తెలంగాణ హస్తకళల డెవలప్మెంట్ కార్పొరేషన్ వంటి సంస్థల ద్వారా కళాకారులకు మద్దతు ఇవ్వడం ఐదవది రీసైక్లింగ్ అండ్ అప్సైక్లింగ్ పాత వస్త్రాలను ఉపయోగించిన చెక్కను మరియు ఇతర తిరిగి ఉపయోగించగల పదార్థాలను హస్తకళలో వినియోగించడం ప్లాస్టిక్ వ్యర్ధాలను కళా ఉత్పత్తుల రూపంలో మార్పు చేయడం ఈ చర్యలు తెలంగాణలో హస్తకళల రంగాన్ని పర్యావరణానికి అనుకూలంగా నైతికంగా మరియు ఆర్థికంగా స్థిరంగా మార్చడంలో సహాయపడుతుంది